మన తెలుగు సంస్కృతిని మన తెలుగు భాషని చాలా మంది గౌరవిస్తారు ముఖ్యంగా మన తెలుగు వారే కాకుండా విదేశాల్లో ఉన్నవారు కూడా మన తెలుగు భాషని మన తెలుగు సంప్రదాయాలని కట్టుబాట్లనీ మన ఆచారాల వ్యవహారాలని చాలా గౌరవిస్తారు మన తెలుగువారు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నవారందరికి మన కట్టుబాట్లనీ అలవాటు పరచడంలో కూడా రోజురోజుకీ అలా చేయడం వలన కూడా మన తెలుగు భాషకున్న ప్రాచుర్యం పెరుగుతుందని నా ఉద్దేశం